పాతకాలంలో వృత్తివిద్యలు నేర్వడానికి ఇప్పుడు ఎవరు ఇష్టపడడం లేదు ఎందుకంటే పాతకాలంలో ఎవరు ఎక్కువగా చదువుకునేవాళ్ళు ఉండకపోయేది వారి కులవృత్తినే నేర్చుకొని ఆ వస్తువుల పైనే వాళ్ళు జీవనం కొనసాగించేవారు ఈ కాలంలో ప్రతీ కుటుంబంలో అందరూ చదువుకొని ఉద్యోగాలు చేయడం వ్యాపారాలు చేసుకోవడం వల్ల పాతకాలంలోనే వృత్తి విద్యలు నేర్చుకోవడానికి ఇప్పుడు ఎవరు ఇష్టపడడం లేదు ఉదాహరణకి కుమ్మరి వృత్తి వారిని తీసుకుంటే పాతకాలంలో లాగా మట్టి తీసుకొచ్చి కుండలు ఎలా చేయాలో నేర్చుకునే వారు అది వాళ్ళకి ఒక పెద్ద జీవనోపాధిగా ఉండేది ఇప్పుడు ఆ వృత్తినే నేర్పించడానికి కూడా మన తాతలు అలాంటి వారు ఎవరూ లేకుండా పోయారు ఒకవేళ ఉన్నా కూడా ఈ కాలం పిల్లలు నేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు విలాసవంతమైన జీవనానికి అలవాటు పడుతున్నారు ఒకవేళ కుండలు తయారు చేసినా కూడా కొనేవారు కూడా ఎవరూ లేకపోవడం వాటికి అంతగా డిమాండ్ లేకపోవడం వల్ల ఆ వృత్తి నేర్చుకోవడానికి కూడా ఎవరూ ఇష్టపడడం లేదు ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ టెక్నాలజీ రావడం వల్ల ఇలా చేతివృత్తులు కనుమరుగై పోతున్నాయి